నేను మొన్నా కొత్తగా ఒక షాంపు యూజ్ చేసాను ఆ షాంపు పేరు పతాంజలి కేశ్ కాంతికి పతాంజలి షాంపూ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అది యూస్ చేయడం వల్ల నాకైతే హెయిర్ ఫాల్ తగ్గింది ఇంకా చుండ్రు అది పోయింది హె తల్లో కుదుళ్ళు అనేవి గట్టి పడ్డాయి ఇలా చాలా రకమైన ఉపయోగాలున్నాయి ఆ షాంపూ యూస్ చేయడం వల్ల నా హెయిర్ అయితే అప్పుడు ఒకప్పుడు రఫ్గా ఉండేది ఇప్పుడైతే చాలా స్మూత్గా సిల్కీగా ఉంది నేను ఇంకా హెయిర్ కోసం అ అదనంగా ఏమి యూస్ చేయనక్కర్లేదు ఈ ఒక్క షాంపూ పెట్టుకుంటేనే చాలు ఈ పతాంజలి షాంప్ అనేది నాకు ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి ఆ ఫంక్షన్ ముందు ముందు రోజు ఈ షాంపుతో తలకు స్నానం చేస్తే ఫంక్షన్ రోజు చాలా బాగా కనిపిస్తుంది హెయిర్ అసలా ఆ షాంపుతో చేసుకుని బయటికి వెళ్తే హెయిర్ అనేది చెరగదు ఎలా వేసాము ఎలా ఉందో అలానే ఉంటుంది జడ అనేది అంత నీట్గా ఉంటుంది ఇంకా షాంపు వల్ల అస్సలు కెమికల్ లేవు నేచురల్ ప్రోడక్ట్స్ అన్ని సీకాకాయ ఉసిరికాయ గోరింటాకు ఇలాంటి నేచురల్ ప్రోడక్ట్స్ అని ఉన్నాయి అందువల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటున్నాయి